స్కూల్లో లేదా కాలేజీలో భారతీయ శాస్త్రవేత్తలలో ప్రముఖులు శ్రీనివాస రామానుజన్ ఏ పీ జే అబ్దుల్ కలాం ఆర్యభట్ట వీరిల్లో ఒకరైన ప్రముఖుల్లో డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కలాం ఈయనలో భారతదేశానికి గొప్ప శాస్త్రవేత మరియు పదకొండవ ఉపరాష్ట్రపతి ఆయన తమిళనాడులో జన్మించాడు చిన్నప్పటి నుంచి విజ్ఞానం విద్యపై ఆసక్తి కలిగినవారు మరియు కష్టపడి చదివారు ఈయన యువత కోసం ఎన్నో మంచి మాటలు చెప్పారు కళలు కనండి కష్టపడి పని చేయండి విజయం సాధించండి అని ఆయన మాటలు ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించాయి రెండువేల పదిహేనులో గుండెపోటుతో మరణించారు అలాగే మరొకరైన ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్త శ్రీ వి రామన్ ఈవీన్ భారతదేశప ముఖ్య శాస్త్రవేత్తలలో ఒకరు రామన్ ఎఫెట్ అనే ఒక కొత్త విషయాన్ని కనుక్కొని నోబుల్ ఎఫె బహుమతి గెలుచుకున్నారు కాంతి ఎలా పని చేస్తుందో చె ఇందులో తెలుసుకున్నారు ఆయన చిన్నప్పటి నుంచి విజ్ఞానంపై ఆసక్తి కలిగేవారు భౌతికశాస్త్రంలో భారతదేశాన్ని ప్రపంచానికి చూపించిన గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపుపొందారు అలాగే అలాగే మరొకరైన శాస్త్రవేత్తగారు రు ఆర్యాభట్టా ఈయన భారతదేశ ప్రాచీన శాస్త్రవేత్త ఆయన ఆర్యభట్టీయం అనే గ్రంధాన్ని రచించారు ఇందులో పలు గ్రంధాల శాస్త్రాల గురించి లిఖించారు ఈయన సున్నా ఒక విశిష్టత గురించి చెప్పారు అలాగే గ గ్రహాల ఒకా గురించి కూడా చెప్పారు ఆయన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని కూడా గుర్తించినవారు